నా చిన్నతనంలో నేను చాలా ఆటలు ఆడేవాడ్ని స్కూల్ ఉన్నప్పుడైతే స్కూల్ నుంచి రాగానే సాయంత్రం నుండి నైట్ వరకు ఆడుకునే వాడ్ని ఒకవేళ స్కూల్ సెలవు అయితే మాత్రం పొద్దున్నుంచి సాయంత్రం వరకు నా స్నేహితులందరితో కలిసి ఆడుకునే వాళ్ళం అప్పట్లో చాలా ఆటలు ఆడేవాళ్ళం వాటిలో ముఖ్యంగా మేమెక్కువగా ఆడే ఆట దాగుడుమూతలు దీంట్లో ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని లెక్కపడుతుండగా మిగిలిన వారందరూ దాక్కుంటారు అందరూ దాక్కున్న తర్వాత కళ్ళు తెరిచి అందరినీ కనుక్కోవాలనమాట ముందుగా అందర్నీ కనుక్కుని అప్పుడు ఆ వ్యక్తి గెలుస్తాడు అలాగే కర్రా బిల్ల ఆట కూడా ఆడుకునే వాడ్ని ఒక చిన్న కర్రతో ఒక చిన్న గుండుని రాయిని తోసే ఆట అలాగే గోళీలాట కూడా ఆడేవాడ్ని చిన్నచిన్న రాళ్ళు అదే గోళీలతో ఆడే ఆట గోళీలాట గోళీలను ఒక గుండ్రంగా పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క గోళీని గురి చూసి మిగిలిన గోళీను తాకేలా విసిరేస్తారు ఎక్కువ గోళీలు సొంతం చేసుకున్న వ్యక్తి ఈ ఆటలో గెలుస్తాడు అలాగే అష్టా చమ్మా ఈ ఆటలో ఎనిమిది చిన్న చతురస్త్రాల బోర్డులో ఆడే ఆట పాచికల ద్వారా తమ చమ్మలను కదిలిస్తారు అలాగే మేము కబడ్డీ ఆట ఆడతాము అలాగే ముఖ్యంగా మేమెక్కువగా ఆడే ఆట క్రికెట్టు మా ఇంటి దగ్గరలోని మాకు చిన్న గ్రౌండ్ ఉండేది మా స్నేహితులందరం పదిమంది కలిసి క్రికెట్ ఆడుకునే ఆడుకొనడానికి వెళ్ళే వాళ్ళం అలాగే కో ఖోఖో ఆట కూడా ఆడేవాళ్ళం